హలో జేసి ట్రావెల్సేనండి మేము హైదరాబాదు నుంచి వస్తున్నామండి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కొన్ని ప్లేస్లుంటే మాకు చూపిస్తారేమో అని చూడటానికి వస్తున్నామండి ఏమైనా చూపిస్తారా అండి మాకు ఓకే

అవునండి అయితే ఎంత అవుతుందండి మరి ఫుడ్ మరి రూమ్కి

ట్వంటీ అంటే ఇరవై వేలంటే మరీ తగ్గించడానికి ఏం లేదాండి మేమొక పదిమందొస్తామండి మరి ఎంత మీరు ఏ ప్లేస్లు చూపిస్తారనేది మరి మాకు తెలియాలి కదండి అంటే మీరు ఫలానా ఈ ప్లేస్లని చూపిస్తే మాకు దాన్నిబట్టి మేము చూసుకుంటాం కదండి

అవునండి

తిరుపతాండి వేంకటేశ్వర స్వామి టెంపులూ తిరుపతా వేంకరేశ్వర స్వామి టెంపులు

అలాగా అండి అయితే ఫుడ్ మరి ఫుడ్ అది మొత్తం మీరే చూసుకుంటారాండి బెడ్ రూమ్స్ మాకు ఫుడ్ అంటే మాకు నచ్చేదే పెడతారా లేదంటే ఇంకెమైనా పెడతారాండి సరే అండి ఓకే అయితేండి సరే అండి వచ్చాక కాల్ చేస్తామండి